మన స్నేహితుడు రవి గీసిన చిత్రం సూర్య భగవానుడు ఏడు గుర్రాలపై పరిగెట్టుకుంటూ వస్తున్నాడా అనే విధంగా గుర్రాల యొక్క హావభావాలు చూస్తూ ఉంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఆ గుర్రాల యొక్క నడవడిక సూర్య భగవాని యొక్క రూపు చాలా అద్భుతంగా ఉంది ఇది మన రవి అంత అద్భుతంగా గీసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను